భారతీయ సినిమాలల్లో నాకు చాలా ఇష్టమైన సినిమా మనం ప్రేమకథా చిత్రం ఇలాంటి సినిమాలు చాలా ఇష్టము కుటుంబం గురించి చెప్పే సినిమాలు ప్రేమలు గురించి చెప్పే సినిమాలు హిస్టరీ గురించి చెప్పే సినిమాలు థ్రిల్లింగ్ సినిమాలు హర్రర్ థ్రిల్లింగ్ బాగా చూస్తాను నెక్స్ట్ ఏమవుతుంది హంతకుడు ఇలాంటివి వాటి వల్ల క్రైమ్ సీన్సు అవన్నీ చూడటం వల్ల మనమెంత జాగ్రత్తగుండాలి ఇలాంటివన్నీ తెలుసుకుంటాను ఇలా ఇలాంటి సినిమాలు చూడ్డం వల్ల మన రియల్ లైఫ్లో అలాంటివి వస్తే రాకుండా జాగ్ర జాగ్రత్త పడొచ్చు అని నేర్చుకున్నాను నాకిష్టమైన నటుడు రామ్ నటి సాయిపల్లవి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరి నటనంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు బాగా నటిస్తారు వాళ్ళు ఓన్గా అనిపిస్తుంది నటించిన ప్రతిసారి ఓన్ చేసుకున్నట్లు అనిపిస్తుంది ఇంకా వాళ్ళ ప్రతీ సినిమా పాటని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను అంటే ఫీల్ గుడ్ పాటలు సింగర్ గీతామాధురి పాడిన పాటలంటే నాకు చాలా ఇష్టం ఆమె చాలా బాగా పాడుతుంది ఆమె పాడిన ప్రతీ పాట నేను చాలా రోజు చాలా సార్లు విన్నాను అలాంటి పాటలు ఇంకా మెలోడీ పాటలు ప్రేమ పాటలు బాధ కలిగించే పాటలు వింటూ అలా కూర్చుండిపోతానని పాటలు వినడం నాకు చాలా ఇష్టము సినిమాలు ఎక్కువ చూస్తాను పాటలు ఎక్కువ వింటాను సినిమాల గురించి అంటే కొన్ని సినిమాల వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ కొన్ని కొన్ని మంచి సినిమాల వల్ల చాలా నేర్చుకోవచ్చు మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు ఎలా బతకాలి ఎలా మనం ముందడుగు వెయ్యాలి ఏదన్నా అయితే మన లైఫ్లో ఏదన్నా అయితే ఎలా లేవాలి ఎలా ముందుకెళ్ళాలి అలాంటివి సినిమాల ద్వారానే చాలా నేర్చుకున్నాము అలానే నేను సినిమాలు మనకు చాలా నేర్పిస్తాయి వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి